నమస్తే చెప్పండి ఏసీ మెకానికే చెప్పండి

సార్ ఏసీ ఆన్ అవడంలేదు లేదు అంటే కూలింగ్ వస్తలేదా అవునా అయితే ఒకసారి మీరు మెయిన్ మెయిన్లో ఒకసారి కనెక్షన్ ఉంటుంది వైర్ కనెక్షన్ దాన్ని ఒకసారి చేస్తారా మీరు అయితే ఈ ఎన్ని డేస్ అయింది మీకు వర్క్ చేయకుండా టూ డేస్ అవుతుందా సరే మీ మీకు ఇప్పుడు అర్జెంటు కావాలా ఏసీ అదే ఇప్పుడు ఎవరూ లేరు అదే ఇప్పుడు ఎవరు లేరు ఫెస్టివల్ కదా అందరు బయటకి వెళ్ళారు సర్వీస్ ఛార్జెస్ అంటే ఏమైందో తెలుస్తూనే కదా సర్వీస్ ఛార్జెస్ తీసుకునేది అయితే మీ మీ అడ్రస్ నాకు వా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ రేపు రేపు ఆఫ్టర్నూన్ అట్లా కాల్ చేయండి రేపు ఆఫ్టర్నూన్ అట్లా కాల్ చేస్తే నేను ఎప్పుడు వస్తారు అనేది మెకానిక్స్ ఎప్పుడు వస్తారు అనేది మేము చెప్తాము అంటే త్రీ డేస్లోనే అంటే అదే మీరు లొకేషన్ మీ ఏరియా లొకేషన్ చెప్పండి ఒకసారి సరే సరే నేను పంపిస్తాను మెకానిక్స్ని సరే అండి